ఎలా వాడుతుండేవి అవి చాలా ఉన్నాయి హైదరాబాద్లో లైక్ చార్మినార్ ఉంది గోల్కొండ ఉంది కుతుబ్మినార్ కుతుబ్షాహి టుంబ్స్ ఉంది చాలా అంటే చాలా ప్లేసెస్ సోమల ప్యాలెస్ కూడా ఉంది సోమల ప్యాలెస్లో పాతకాలం అయిన ఒక పాత కాలంలో దొరికే పుస్తకాలు నెలలు అలాంటివి చాలా ఉన్నాయి ఇంకొకటి సాలార్జంగ్ మ్యూజియంలో అయితే డోర్స్ కానీ పాతకాలంలో స్టోన్స్ కానీ డైనోసార్స్వి అలాంటివి చాలా చాలా ఉన్నాయి ఇంకొకటి బిర్లా మందిర్ కూడా ఉంది ఇవన్నీ ప్లేసెస్లో మెయిన్గా ముఖ్యమైన నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చార్మినార్ ఎవరైనా టూరిస్టులు వస్తే పక్కా విజిట్ కావలసింది ఏంటంటే చార్మినార్ అని నేను చెప్తాను చార్మినార్లో దొరకని వస్తువులు అనేవి ఉండవు ప్రతిది దొరుకుతుంది టూరిస్టులకి అయితే మెయిన్గా ముఖ్యంగా బట్టలు కానీ ఫుడ్ కానీ అతి తక్కువలో దొరుకుతాయి అతి తక్కువ ప్రైస్లో మంచి మంచి బట్టలు మంచి మంచి ఐటమ్స్ నగలు నెక్లెస్లు రింగులు ఇలాంటివన్నీ కొత్తకొత్త రకాలు ఐస్ క్రీమ్స్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్ తిరగచ్చు అక్కడ మెయిన్ చార్మినార్లో పై నుంచి చూస్తే చాలా ప్లేసెస్ చిన్నగా కనిపిస్తాయి మళ్ళీ పబ్లిక్ కానీ అన్నీ చిన్నగా కనిపిస్తాయి అంత అతిపెద్ద అతిపెద్దది చార్మినార్ అది హైదరాబాద్ కి ఒక సింబల్ చార్మినార్ అంటే చార్మినార్ నుంచి ఎటు నుంచి ప్రతి దేశం నుంచి తరలి వస్తుంటారు టూరిస్టులు చార్మినార్ని చూడడానికి హైదరాబాద్ నుండి మొత్తం చూడడానికి గోల్కొండకి మెయిన్ గోల్కొండలో ఏంటంటే గోల్కొండలో ప్రతి బోనాలకి పండుగ చేస్తారు అక్కడ ఒక గుడి ఉంటుంది పైన మొత్తం కొండపైన ఆ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ బోనాలు గోల్కొండ బోనాలు

నిజాం వాళ్ళు కింగ్డమ్ వాళ్ళు చాలామంది కింగ్స్ ఉండేవాళ్ళు దాని తర్వాత ఇప్పుడు గోల్కొండ గోల్కొండని గవర్నమెంట్ తీసుకుంది ఇప్పుడు అది ఒక టూరిస్ట్ ప్లేసెస్ని చేసింది ముందు అయితే వజ్రాలు అవన్నీ తరలి తరలిస్తు ఉండే అప్పటి అప్పటి కాలంలో అక్కడ ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఉండే అందులో స్టోర్ చేసేవాళ్ళు ఈ నగలు కానీ

ప్రతి విగ్రహం ప్రతి గోడ పాలరాతితో చెక్కబడి ఉంటుంది బిర్లా మందిర్ ఇప్పటిది కాదండి ఎప్పటిదో ఎప్పటిదో బిర్లా మందిర్ ఇప్పటికి అలాగే ఉంది ఇప్పటికి చాలా మంది పబ్లిక్ వస్తుంటారు పబ్లిక్ ఎంతో మంది ట్రావెల్ చేస్తుంటారు అక్కడికి టూరిస్టులు కానీ ఎంతో మంది వస్తు ఉంటారు అది ఒక అద్భుతమైన ప్లేస్ అది ఇది ఎక్కడ ఉంది అంటే ట్యాంక్ బండ్కి దగ్గర మన కొత్తగా కట్టిన

మొత్తం తిరిగి రావాలంటే సుమారుగా యాభై మినిమం యాభై టు లక్ష రూపాయలు పెట్టుకుంటే హైదరాబాదులో చాలా ప్లేసెస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయచ్చు ఫుడ్డు మాత్రం హైలెట్ ఉంటుంది హైలెట్ అంటే హైలెట్ ఉంటుంది ఫుడ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మోస్ట్లీ హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ ఇస్ ద ఫేమస్ వన్ ఏ టూరిస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్లో వాళ్ళకు నచ్చేది అంటే

చాలా ఎంజాయ్ చేయచ్చు అందరు ట్యాంక్ బండ్లో సాలార్జంగ్ మ్యూజియం కుతుబ్షాహి టుంబ్స్ ఓకే కుతుబ్షాహి టుంబ్స్ మీకు చెప్పలేదు కదా కుతుబ్షాహి టుంబ్స్ లలో సెవెన్ టుంబ్స్ ఉంటాయి అందులో ఏడు అంటే అందులో మూడు సమాధులు ఉంటాయి మిగతావి నాలుగు అవి ఉంటాయి మిగతా అవి నాలుగు వేరే టుంబ్స్ ఉంటాయి అందులో ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఉంటుంది అందులో ఎలా కట్టారు ఎలా అది టూరిస్ట్ ప్లేస్ అయ్యింది ఎలా దాన్ని

ఎంత తిక్ ఎంత మందంగా ఉంటుంది అప్పటి కాలంలో డోర్లు అంటే ఇప్పటికి అది గింత కూడా చెదరలేవు ఆ డోర్లు అంత బాగున్నాయి ఆ డోర్లు అయితే మీరు చాలా విసిట్ చేయచ్చు చాలామంది విసిట్ కావాలి ఇంకా హైదరాబాద్ది హైదరాబాద్ ఒక మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ అయ్యింది ఇప్పుడు ఇంకా చాలా చాలా అవుతున్నాయి కూడా లైక్ దుర్గం చెరువు అయ్యింది దాని తర్వాత ఇప్పుడు సెక్రెటరేట్ ఎల్ఐసీ దాని ఆపోజిట్లో ఎల్ఐసీ బిల్డింగ్ వచ్చేసి అలా చాలా చాలా చాలా ల్యాండ్స్కేప్ డిజైన్స్ అవుతున్నాయి చాలా అవుతున్నాయి చాలామంది విసిట్ కావాలని తప్పకుండా హైదరాబాద్లో అందరు అందరు అందరు పక్కా చూడాలి హైదరాబాద్కి వస్తే మాత్రం హైదరాబాద్ని మీరు వదిలి పెట్టాలని అనిపించదు మీకు అలా ఉంటుంది హైదరాబాద్ కానీ ఏంటంటే మీకు ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ఒకటే అడ్డం వస్తుంది అంతే ఇంక ఏమి ప్రాబ్లం ఉండదండి మీకు ట్రాఫిక్ వల్ల మీకు విసుగు వస్తుంది ఏమో కానీ ఇంకా ఏమీ ఉండదు ఇంత ట్రాఫిక్ హైదరాబాద్లో ఉంది అంటే హైదరాబాద్ ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి అంటే అంత మంది పబ్లిక్ ఇక్కడ ఉన్నారు అంతమంది పబ్లిక్ ఇక్కడ తిరుగుతున్నారు హైదరాబాద్లో ముందు ఇవన్నీ కానప్పుడు

లైక్ జియాగూడ ఎక్సాంపుల్ జియాగూడలో అయితే మీకు గోల్కొండ నుంచి చార్మినార్ వరకు ఒక అండర్ వే ప్యాసేజ్ ఉంది ఆ అండర్ వే ప్యాసేజ్ వచ్చేసి మీకు అలాంగ్ నియర్లీ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అది ఇప్పుడు లేదు మొన్న రీసెంట్గా ఏదో తవ్వబడిలో అది బయట బయటపడింది కానీ ఆ ప్రదేశంలో ఏంటంటే ప్రతి ఇంటి కింద ఆ గుహ అనేది వెళ్తుంది అయితే రీసెంట్గా ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు జియాగూడలో జియాగూడలో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆడ అంటే కింద సెల్లార్ కింద పోతున్నారు అన్నమాట వాళ్ళు తవ్వుతున్నప్పుడు వాళ్ళకి బంగారు హుండీలు బంగారు వజ్రాలు అవి బయటపడి కోటీశ్వరులు అయినారు చాలామంది కోటీశ్వరులు అయినారు అంటే ఒక్కొక్క వాళ్ళు ఒకరు అయినారు అని చెప్పి పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు తొవ్వుకుంటు పోయినారు కానీ లాస్ట్కి ఒకసారి అందరికి వస్తున్నాయి ఇంకా అందరు అలా చేసుకుంటు వెళితే చాలామంది లాస్ అయ్యారు అట్లా అట్లా చేయలేరు కానీ ఇట్లా చాలా నేను చెప్పేది ఏంటంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాదులో హైదరాబాదులో మెయిన్లీ ఇంకొకటి ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ కోటి బస్టాండ్ ఇలా ఇలా ఎప్పటి ఎప్పటి ప్లేసెస్ ఇప్పటికి ఇప్పటికి చెక్కుచెరగకుండా అలాగే ఉన్నాయి ఇప్పటికి దాని మేనేజ్ చేస్తు వస్తుంది గవర్నమెంట్ బట్ దేర్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరు విజిట్ అవ్వండి హైదరాబాద్ని తప్పక విజిట్ అవ్వాలి అందరు తక్కువ ఖర్చు ఉంటుంది హైదరాబాద్కి వస్తే మాత్రం ఎక్కడ ఏ ఖర్చు అనేది కూడా ఏ ఖర్చు ఉండదు బయట విదేశాలలో ఉన్నట్టు నా ఒకటే ఒక మాట తప్పకుండా హైదరాబాద్ని విజిట్ అవ్వండి అంతే థ్యాంక్ యూ